నేను ఎక్కువగా ఎప్పుడు పెదవి పలికిన మాటలలో తీయ్యని మాట అమ్మ కదిలే దేవత అమ్మ కంటికి వెలుగు అమ్మ ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఇది అమ్మ పేరు మీద ఉంది అమ్మ పేరు మీద ఏ పాట ఉన్నా నేను వింటాను కానీ వాటిలో ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఇందులో ఉపయోగించిన ప్రతి పదము చాలా అద్భుతంగా ఉంటుంది వినగలిగేటట్టు ఉంటుంది అమ్మ మీద రాసిన పాటలలో కల్లా ఇది చాలా అద్భుతంగా అనిపిస్తుంది అమ్మ మీద ఏ పాట వచ్చిన వినాలి అని అనిపిస్తుంది కానీ ఈ పాటలో రాసిన ప్రతి పదము స్వచ్ఛమైనది కల్మషం లేకుండా ఉపయోగించినది అంతా సా సత్యము సత్యము అమ్మ కోసం మొత్తం సత్యం పలికారు అంతా నిజమైన మాటలు ఉన్నాయి చాలా అద్భుతంగా ఉంది ఈ పాట వినాలి అంటే ఎన్ని సార్లు విన్న వినాలి అనిపించే పాట ఇది నాకు అయితే నేను ఎక్కువగా ఈ పాటను వింటాను మరియు పాడుతాను కూడా ఈ పాట